నేనే అమ్మా నీకు కాల్ చేయాలని అనుకుంటున్నామ్మా అవునమ్మా విజిట్ చేయడానికి వద్దాం అనుకున్నాను అవునమ్మా కానీ మాది ఇల్ల ఓకే సరే కాదమ్మా నేను ఏమో అవునమ్మా కాదమ్మా నేను మ్యూజియంకు కూడా వెళ్ళాలని అకుంటున్నాను మీకు మంచి మ్యూజియం ఎక్కడ ఉందో నాకు కొద్దిగా చెప్తావమ్మా అవునమ్మా ఇప్పుడు రేపు ఎప్పుడు రమ్మంటావమ్మా మీ ఇంటికి అంటే నేను మ్యూజియం చూడాలని ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాను అందుకని ఓకే అండి ఓకే ఓకే అమ్మ నేను వస్తానమ్మా నీకూ నేను ఎప్పుడు వస్తున్నాను అనేది ఇన్ఫర్మేషన్ మొత్తం నీకు చెప్తాను సరేనమ్మ సరేనమ్మ థ్యాంక్స్ అమ్మ థ్యాంక్స్ అమ్మ ఎంత చక్కగా వివరించావు అర్ధం అయ్యేటట్టు నాకు ఓకే అమ్మ సరే అమ్మ